నాకు ఎక్కువ ఇష్టమైన సీజన్ అయితే వర్షాకాలం అండ్ చలికాలం నాకు వర్షాకాలం మంచి అనిపిస్తుంది ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడడం వల్ల ఆ మనకు ఈజీగా పంటలు పండుతాయి రైతులకు కూడా బాగా ఉపయోగముంటుంది మళ్ళీ ఇంకా వర్షాలు పడడం వల్ల వాతావరణం అనేది చల్లగా ఉంటుంది వర్షం పడడం వల్ల మొక్కలకు నీళ్ళు అందుతాయి ప్రతి ఒక్కరి కష్టాలు తీరుతాయి ఎందుకంటే ఎస్పెషల్ గా పంట పంట పండించే రైతులకు బోర్ ఎండిపోవడం వల్ల వాళ్లకి ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది అదే వర్షాకాలం అయితే వర్షాలు పడడం వల్ల వాళ్లకు పంటలకు నీళ్ళు అందుతాయి మళ్ళీ మనం వట్టిగా మొక్కలు పెట్టిన గాని అవి ఈజీ గా అభివృద్ధి చెందుతాయి వర్షకాలం పచ్చగా కనిపిస్తుంది వాతావరణం చెట్లు చెట్టు చెట్లు మంచిగా పెరుగుతాయి పచ్చగా అనిపిస్తుంది వాతావరణం అనేది మంచి ఉంటుంది వర్షం పడ్డప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది కావున ఇంకా అందం అందంగా కనిపిస్తుంది ప్రపంచం అనేది మళ్లీ బయటికి వచ్చినప్పుడు వర్షం లో తడవడం అంటే చాలా ఇష్టం అందుకే నాకు వర్షాకాలం కూడా ఇష్టం మళ్ళీ ఇంకా చలి కాలం కూడా మంచి అనిపిస్తుంది మంచి చల్లచల్లగా ఉంటుంది చల్లగా చలికాలంలో చల్లగా ఏం బజ్జీలు అట్ల రోడ్డు పైనుంచి వెళ్లివెళ్లి తినడం అనేది అది ఒక మంచి ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది మళ్ళీ ఇంకా వర్షా కాలంలో స్నో పడుతుంది మంచు మంచు పడటం అనేది మంచి ప్రకృతి అందానికి ఒక సింబాలిక్గా ఉంటుంది ఆ మంచు పొద్దుగాల మనం లేవడంతోనే చూస్తే కార్లు అన్ని ఇట్లా మంచుతో కప్పబడి ఉంటాయి బైక్స్ అయినా ఏదైనా మంచుతో ఇలా కప్పబడి ఉంటాయి పొద్దున లేచినప్పుడు చూసినప్పుడు మంచు ఇలా ఇలా పడుతుంటే మనకు తెల్లగా మంచిగా అనిపిస్తుంది అదే మనకు చలి కాలంలో అయితే జమ్మూ కాశ్మీరులో మొత్తం మంచి వర్షాలు పడతాయి మొత్తం తెల్లగా గడ్డ కట్టుకొని పో పోయి ఉంటాయి అవి అందాలు చూడడానికి అప్పుడు మంచి అనిపిస్తాయి వర్షాకాలంలో అయితే జమ్మూ కాశ్మీర్ అలాంటి కేరళ లాంటి ప్రాంతాలను విజిట్ వేస్తే నేచర్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది నాకు ఈ రెండు సీజన్లు అంటే బాగా ఇష్టం బాగా నచ్చుతుంది